కొత్తగా పుట్టిన పసిపిల్లలకి ఆ అంటే ఆ మగవారికి పుట్టిన ఐదు రోజులకి కురుమ గొల్ల వాళ్ళు దొంగ మొలతాడమని వేస్తారు అది వయసు అయిపోయినాక ఆడాయన మగఆయన ట్వంటీ ఫస్ట్ అంటే వాళ్ళు పుట్టిన ఇరవై ఒక్కటి ఇరవై రోజులైనాకా ఇది ఒక రోజు చేసి ప్రతి ఒక్కరికి ఆ పిల్లా పిల్లగాళ్ళని చేతులో పెట్టి ఆ కుంకుమ పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు పెడతారు ఆడాయన మగాయన మళ్ళీ ఆ మగవారికి ఏ ఐ మగవారు ఉన్న మామ వాళ్ళు అంటే పుట్టిన పిల్లలకి మేనమామ ఉంటారు కదా వాళ్ళతోని పుట్టు వెంట్రుకలు కట్ చేయించడం అని చేస్తారు అట్లా చేసి అయిపోయాక వాళ్ళు పుట్టిన సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కే అన్నప్రాసన అని సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి అన్నప్రసరణ అని చేయించి టెంపుల్స్కు వెళ్ళి అన్నప్రాసన వెండి గిన్నెలు వెండి ఇలా అసలు వెండి చెంచా అవన్నీ తీసుకొని వాళ్ళకి తినిపించడం జరుగుతుంది కానీ దాదాపుగా ప్రతి వారు ఆరు నెలల తర్వాత ఆరు రోజులకే అన్నప్రాసన జరుపుతారు